నేను చదువుకునేటప్పుడు లైబ్రరీకి పోయేదాన్ని రోజూ సాయంత్రం స్కూల్కు వచ్చిన తర్వాత కానీ కాలేజీ పోయి వచ్చిన తర్వాత పోయేదాన్ని అక్కడ నేను చాలా బుక్స్ కలెక్ట్ చేసుకునేదాన్ని ఇప్పటికీ నా దగ్గర బుక్స్ ఉన్నాయి వీఆర్ఓ బుక్స్ పోలీస్ స్టేబుల్ కానిస్టేబుల్ బుక్స్ సోషల్ స్టడీస్ సంబంధించినవి ఇంకా తెలంగాణ చరిత్రకి సంబంధించినవి భారతదేశ చరిత్ర సంబంధించినవి ఇవన్నీ బుక్స్ నా దగ్గర ఉన్నాయి స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినవి కానీ ఇప్పుడు నాకు చదవడానికి నాకు టైం లేదు అవన్నీ కలెక్ట్ చేసుకొని మా పిల్లలు చదువుకునేలా నేను చేయాలి అనుకుంటున్నాను